ఏమి తీసుకుంటారు మేడం చెప్పండి

సరే మేడం ఈ పింక్ కలర్ చూడండి మేడం గ్రీన్ చూస్తారా మేడం

సరే మేడం ఇదిగో మేడం చూడండి

కొత్తగా ఇప్పుడు లెహెంగాస్ ఏ నడుస్తున్నాయి కదా మేడం ఇదిగో అండి మేడం చూడండి బ్లౌజ్ మేడం ఇది కిందది ఫ్లోర్ టచ్ అయ్యేలా వస్తుంది పైది దుపట్టా మేడం

ఆ కాదు మేడం దీనికే వస్తుంది మేడం లెహెంగాకి

అయితే మీకు ఇది ఓకే కాకపోతే వేరేది చూపించనా మేడం

బ్లూది చూడండి మేడం

ఓకేనా మేడం మీకు

అది టూ థౌజండ్ పడతుంది మేడం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం

నైట్ వేర్ ఆ మేడం

టీ షర్ట్ ప్యాంట్ వాడుతారా మేడం లేపోతే నైటిస్ ఆ మేడం

సరే మేడం అదే ప్యాంటు ఫుల్ కావాలా మేడం త్రీ బై ఫోర్త్ ఆ మ్యాం క్వాలిటీస్వి ఏ ఇక్కడ ఉంటాయి మేడం బ్లాక్ కలర్ చూడండి మేడం బ్లాక్ మీద గ్రీన్ వస్తుంది మేడం టాపు

ఈ నైట్ డ్రెస్సు సిక్స్ హండ్రెడ్ మేడం దీనికి ఫైవ్ పర్సెంట్ ఏ వస్తుంది మేడం డిస్కౌంట్